నా పరంగా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి అంటే మనం మన భావిభారత పౌరులకి మనం అన్ని విశదీకరించి విఫలో విఫలంగా చెప్పాలి ఏదైనా కూడా సాంస్కృత సాంస్కృతిక పండగలనే చూసుకుంటే పండగలు వాటి విధానాల వలన ఎన్నో లాభాలు ఉన్నాయి వాటిని మనం ప్రతీ పండుగకు వాటి ప్రత్యేకతను దాని గురించి ఆ పండుగను ఎందుకు చేసుకోవాలి దేనికి చేసుకుంటారు అనేది వాళ్ళకి దిశానిర్ధేశం చేయడం వలన ఆ పండుగను జరుపుకొనే దాన్ని తీరు మరియు దానివలన చేసుకొనే లాభాలు వాళ్ళకి తెలియ తెలియజేయడం వలన వాళ్ళు దాన్ని తెలుసుకొని దాన్ని వాళ్ళతోనే కాకుండా ముందు వారసత్వాలకు కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారని నా అభిప్రాయం అలాగే ఇప్పుడు సంక్రాంతి పండుగను తీసుకుంటే చలికాలంలో వస్తుంది ఈ చలికాలంలో వచ్చే పండగ భోగి మంటలు వేస్తారు ఆ భోగి మంటల వల్ల ఆ చలికి ఆ మంటల వలన వేడి కలిగి మన శరీరానికి ప్రయోజనం చేకూరుతుంది అలాగా ఇలానే మన హిందుత్వంలో జరిగే పండగల అన్నింటికీ కూడా చాలా రకాల లాభాలు ఉంటాయి ప్రతీ పండుగకు కూడా శాస్త్రపరమైన ప్రయోజనాలు ఉండడం వలనే పండగలను మనకు మన పూర్వికులు దిశానిర్ధేశం చేసారు అలాగే మన బట్టలు అయినా కూడా మన సాంస్కృతి మన సాంప్రదాయం సాంప్రదాయం ప్రకారం మన బట్టలు అన్ని కూడా వాళ్ళు ఎందుకు మనకు చెప్పారు అంటే దేంట్లో అయినా కూడా వాళ్ళు లాభాలు ఉన్నాయి కాబట్టే లాభాలు మరియు ప్రయోజనాలు ఇవన్నీ చేకూరిస్తున్నాయి కాబట్టే మనకు సాంస్కృతికంగా పండుగలు అని మనకు వాళ్ళు మన పూర్వికులు చెప్పి మనం పాటిస్తున్నాము కాబట్టే ఇక్కడి వరకు ఉంది దాన్ని అలాగే మన వారసత్వ వారసత్వంగా కొనసాగించాలి అని చెప్పి మనం కూడా వాటి లాభాలు ప్రయోజనాలు పండుగలు వాటి ప్రాధాన్యత గురించి మనం వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు కూడా పాటించి వారసత్వాన్ని కొనసాగించి ముందుకు వెళ్ళిపోతారు